పూర్వకాలం ఒక ఫోటో తీయడానికి ఫోటో తీసిన తర్వాత ఒక ఫోటో రావడం పాస్ ఫోటో సైజ్ను ఏ ఫోటో రావాలన్న నాలుగు ఐదు రోజులు వారం రోజులు పడింది ఒక బ్లాక్ అండ్ వైట్ మరి కలర్ ఫోటో ఉండేవి ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ కానీ వెనకాల పక్క రంగు రంగులు కానీ ఏవి ఉండేవి కాదు ఇప్పుడు ఫోటోలు తీయడానికి సెల్లులు మరియు చాల రకాల కె కెమెరాలు సిస్టమ్స్ ఆ ల్యాప్టాప్లు కంప్యూటర్ సిస్టమ్ ఇంటర్ నెట్వర్క్ సిస్టము రావడం వల్ల రకరకాల కెమెరా కెమెరాలు రావడం వల్ల ఫోటోలు తీయడం సులువతరమైంది ఒక ఫోటో తీసిన వెంటనే పాస్ ఫోటో సైజ్ కావాలంటే నాలుగు ఫోటోలు కావాలని ఎనిమిది ఫోటోలను ఒక ఐదు నిమిషాల్లో వస్తున్నాయి అలాగే వివాహాలకు మరియు ఫంక్షన్లకు డెకరేషన్కు రకాల ఎడిటింగ్ యాప్స్ను వేయడం రకరకాల రంగులు పెట్టడము వాటి బ్యాక్గ్రౌండ్ పెట్టడము ఇలా చాల ఈ డ్రోన్లు కెమెరాలు రావడము అలాగే చిత్ర పరిశ్రమలో కూడా పూర్వం రీల్స్ సినిమా రీల్స్ ఉండేవి చాలా యాక్టింగ్ అలా మనుషులు చేసేవారు వెనుక బ్యాక్గ్రౌండ్ ఏమీ ఉండేవి కాదు ఇప్పుడు చిత్ర పరిశ్రమలో కూడా డ్రోన్ కెమెరాలు రావడము గ్రాఫిక్స్లు విజువల్స్ రావడము మనిషి ఇక్కడి నుంచి ఎగరడము ఇలాగ జంపింగ్ చేయడము త్రీ డి పిచ్చర్లు టూ డి పిచ్చర్లు చాలా రకాలుగా మార్పులు వచ్చాయి మరియు ఫోటో సిస్టమ్లో కూడా ఎడిటింగ్ అనేది మరి సినీ కలి సినీ కలి సినీ కళాకారులు ఫోటో తీసుకున్నట్టు అలాగే క్రీడాకారులు ఫోటో తీసుకున్నట్టు వెనక్కి ఎగిరినట్టు వెనుక రామచిలుకలు ఉన్నట్టు లేదా పక్షులు ఉన్నట్టు చాలా రకాల ఎడిటింగ్ బ్యాక్గ్రౌండ్ ఆప్షన్లు మరియు కంస్ కంపెసర్లు ఫైవ్ జి ఇంటర్నెట్ వర్కులు చాలా రకాల రావాలన్న ఫోటో ఇంకొకరికి పంపించాలన్న సోషల్ మీడియా ద్వారా లేదంటే వీడియో కాల్ ఫోటోలు మాట్లాడాలని వాట్స్ఆప్ ఫేస్బుక్ ట్విట్టర్ ద్వారా చాలా రకాలుగా ఫోటోలు ఎడిట్ చేయాలని మార్పు చేయాలని చాలా మార్పులు వచ్చాయి డిజిటల్ ఫొటోగ్రాఫ్ అనేది చాలా రకంగా ఈ రోజుల్లో ఉపయోగంగా ప్రజలకు ఉపయోగపడుతుంది